గైడ్నండి నేను చెప్పండి అకామడేషన్ చెబుతానండి రెండు వే మామూలుగా బస్ చార్జెస్ వచ్చేసరికి రెండు వేలు అయిద్దండి మీరక్కడ టిక్కెట్ ఒక మనిషికి రెండు వేలు అయిద్ది మీరు ఎంత మనిషి ఎంత మంది ఉన్నారో అంతమందికి చూసుకోండి కాలిక్ ఫోర్ ఫోర్ టూస్ వేసుకోండి ఎయిట్ ఎయిట్ ఎయిట్ తౌసండ్ అయిద్దండి బస్కి వెళ్ళటానికి మళ్ళీ రావటానికి ఎయిట్ తౌసండ్ అయిద్దండి

చెబ్ చెబుతానండి మీరు అక్కడికి వెళ్ళిన తరువాత అక్కడ సత్రాలు ఉంటాయి అండి మీ క్యాష్ని బట్టి సత్రాలుంటాయి లేదు మేము అక్కడ ఉండము అనుకుంటే మళ్ళీ అక్కడ హోటల్స్ కూడా ఉంటాయండి హోటల్స్లో హై చార్జెస్ ఉండిద్దండి ఇక్కడ అనుకో ఒక ఫైవ్ ఒక తౌసండ్ కట్టారంటే ఫైవ్ తౌ ఫైవ్ హండ్రెడ్ కట్ చేసుకొని అడ్వాన్సు లెక్క తీసుకొని ఫైవ్ హండ్రెడ్ ఇస్తారు మీరు రిటర్న్ అయ్యేటప్పుడు ఎన్ని డేస్ అంటే అన్ని డేస్కి ఇచ్చేస్తారండి ఇంకా దర్శనం అనేది అక్కడ కూడా టికెట్స్ ఫ్రీ దర్శనం ఉండిద్ది నార్మల్ దర్శనం ఉండిద్దండి అక్కడ చాలా ఇంకా ప్లేసెస్ కూడా ఉంన్నాయండి లైక్ పాపనాశనం పాలధార పంచదార వశీకర దర్శనం అవన్నిటికీ ఆటో చార్జెస్ ఒక జీప్ మాట్లాడుకుని జీప్కి వెళ్ళాలండి

ఓకే

ఓకే అండి థాంక్స్